మన భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి స్థానిక మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ మార్గాలు అనుసరించవచ్చు ఇందులో మౌలిక సదుపాయాలు అంటే అభివృద్ధి మార్కెటింగ్ అనేక కార్యక్రమాలు ఇలాగే స్థానికేతర పర్యాటకరంగం ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి ముందరా ఏంటం మెయిన్గా మౌలిక సదుపాయాలు అభివృద్ధి అనేది పర్యాటకులు సౌకర్యవంతమైన ప్రయాణం మరియు అలాగే అక్కడ వసతి అనేది మనకి ఈ ఇప్పుడు పర్యాటక రంగంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే అక్కడ మనం ఇప్పుడు మనం వేరే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ మనకి సదుపాయం కూడా చాలా వరకు ఉండాలి ఈ వసతి అనేది మె మెయిన్గా ఉండాలి అనమాట అలాగే అక్కడికి అంటే ఆ ప్లేస్కి చేరుకోవడానికే విమానాశ్రయాలు రహదారులు రైల్వేలు ఇతర మౌలిక సదుపాయాలు అనేవి అభివృద్ధి చేయాలి మనం అలాగే మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం అందించడానికి మరియూ ఆకర్షించే విధంగా డిజిటల్ ప్లాట్ఫాంలను ఉపయోగించాలి అలాగే మనం పర్యాటక మంత్రిత్వశాఖతో సమన్వయం చేయాలనమాట పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు మరియు విధానాలు రూపొందించి వాటిని అమలు చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సాహిచ్చచ్చు అనమాట అలాగే ఇత ప్రోత్సాహ కార్యక్రమాలనేవి కూడా ఉంటాయి అం ఎలా అంటే పర్యాకట పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అలాగే డిస్కౌంట్లు కూడా అందించడం ద్వారా వాళ్ళని ఇంకా ఇంకా వాటి ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించవచ్చు తక్కువగా రావటంలో ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువగా తిరగడానికి కూడా చాలా సంతోషిస్తారు అలాగే పర్యాటక రంగంలో పనిచేసే ప్రజలకు శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించాలి అలాగే పర్యావరణానికి కూడా అనుకూలంగా నిర్వహించాలి